మా దగ్గర తీసుకున్న పాత ఫోటోలు ఉన్నాయి పాత ఫోటోలు కొత్త డిజిటల్ ఫోటోలు కూడా ఉన్నాయి పాత ఫోటోలు కొత్త డిజిటల్ ఫోటోలకి తేడా ఏంటంటే పాత ఫోటోలల్లో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉండేటివి ఉన్న పిక్చర్ అలాగనే ఉండేది కానీ ఈ డిజిటల్ ఫోటోలలో కొంచెం ఎడిటింగ్ చేసి కొంచెం ఈ సెట్లలో దిగడం వలన ఆ నేచర్ అనేది ఒర్జినల్ నేచర్ అనేది పోవడం జరిగింది సో పాత ఫోటోలలో నేచర్ అనేది అలానే ఉండేది దాన్ని ఏమి ఏడిటింగ్ చేయక పోవు కాబట్టి కొంచెం పాత ఫొటోస్కి ఇప్పటికి కొంచెం సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటే పాత ఫొటోస్ అంటే ఈ పాత ఫొటోస్లో ఉన్న మెమోరీస్ అనేది కొత్త ఫోటోలు అంతగా ఎక్కువగా కనిపించదు ఎందుకంటే ఎడిటింగ్ చేయడం ద్వారా ఎంతో కొంత అనేది ఫోటో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్న డిజిటల్ ఫోటోలు అది పాత ఫోటోలు అయితే ఏం ఎడిటింగ్ చేసి ఉండవి కాబట్టి ఉన్న నేచర్ అలానే ఉంటుంది ఉన్న పర్సన్ కూడా ఎం ఎడిటింగ్ చేయకుండా ఫోటో అలానే ఉండడం ద్వారా పాత జ్ఞాపకాలు అనేటివి ఆ ఫోటో చూసినప్పుడు గుర్తు రావడం జరుగుతుంది అన్నట్టు అందుకే కొంచెం పాత ఫోటోలు అంటే ఎక్కువగా సెంటిమెంటు చాలా మందికి ఉంటుంది ఆ ఫొటోస్ చూడడం ద్వారా సెంటిమెంట్కి పాత జ్ఞాపకాలు అనేటివి గుర్తు తెచ్చుకోవడం వల్ల ఈ పా డిజిటల్ ఫొటోస్ కన్నా మన పాత ఫొటోస్నే ఎక్కువగా సెంటిమెంట్గా వాడుతారు